మేడం మీ దగ్గర కొబ్బరికాయలు ఉంటాయి అని విన్నాను తోట ఉన్నదంట కదా మీ దగ్గర

మేడం నీళ్ళు మంచిగుండాలి దొడ్డు గుండాలి జరా పెద్దగా ఉండాలి ఎర్ర ఎర్రవి ఉన్నాయా మేడం కొబ్బరికాయలు అవి ఎంతకి ఒకటి మీరు ఎంతకీ సేల్ చేస్తారు ముప్పై ఐదా అగో అరవై రూపాయలు ఎందుకు దీనికి దానికి ఏం తేడా ఉన్నాది ఇవి నీళ్ళే అవి నీళ్ళే అందులో కొబ్బరికాయనే ఇందులో కొబ్బరికాయనే

అవునా మేడం ఎంత ఉంది కొబ్బరి తోట మీ దగ్గర కొబ్బరికాయలు మళ్ళీ ఎలా రావాలి మేడం మాకు ఎన్ని అంటే ఒక ఎనిమిది వందల కొబ్బరికాయలు కావాలి ఎనిమిది తొమ్మిది వేయ్య దగ్గర కావాలి ఎప్పుడు రావాలి మేడం రేపు రేపు సాయంత్రం వస్తాను రేపు సాయంత్రం వచ్చేసరికి అన్ని తీసి పెట్టండి మేడం వేయ్య అందులో ఒకటి తక్కువ ఉన్నా పైసలు ఇవ్వం నీకు